హలో నమస్తే మ్యాడమ్ అవును మ్యాడమ్ నేను విజయనగరం లోకల్ గైడ్నే మాట్లాడుతున్నాను నా పేరు రోహన్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ విజయనగరంలో క్లైమేట్ అనేది ఎక్కువగా నదులు రిజర్వాయర్లు ఉండటంవల్ల వాతావరణమనేది చాలా చల్లగా ఉంటుంది మ్యాడమ్ ఇక శీతాకాలంలో అతి తక్కువ టెంపరేచర్ నమోదవుతుంది మ్యాడమ్ ఫుల్ రిజర్వాయరు అక్కడకు వెళ్తే ఆ కొండల్లో అయితే మనకి టెన్ పర్సెంట్ ట్వెల్వ్ డిగ్రీస్ అలా ఆ రేంజ్లో మనకి లో టెంపరేచర్ ఉంటుంది మ్యాడమ్ అవును మ్యాడమ్ విజయనగరంలో ఈ వేడి కూడా ఎక్కువగా ఉంటుంది మ్యాడమ్ మనం ఎండాకాలంలో అయితే యాభై రెండు డిగ్రీలు యాభై ఐదు డిగ్రీల వరకు కూడా ఎండ కాస్తుంది మ్యాడమ్ మ్యాడమ్ ఇక్కడ ఎండాకాలంలో ఏంటంటే కొండలెక్కువగా ఉండటం వలన ఆ వాతావరణం అనేది వేడిగా ఉంటుంది మ్యాడమ్ ఇంకోటి విజయనగరం జిల్లాలో ఏటంటే ఎక్కువగా తోటలు ఎక్కువగా చెట్లు అదే విధంగా ఎక్కువగా నదులు ఉండటం వలన నదుల నై పైన తేమ అనేది చెట్లపైన ఆక్సిజన్ కలిసి ఎక్కువగా హ్యూమిడిటీ ఎక్కువగా వస్తుంది మ్యాడమ్ అంటే ఊ ఊపిరాడకన్న గాలేయకున్న ఉక్కపోత ఎక్కువగా వస్తుంది మ్యాడమ్ దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఇబ్బందిగుంటుంది మ్యాడమ్ అవును మ్యాడమ్ రాంబద్ మీ ఇక్కడ ఉంది మ్యాడమ్ ఇక్కడే రామభద్రపురంలో ఇక్కడ చాలా హెవీగా ఉంటుంది మ్యాడమ్ ఎండాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి రాములవారి గుడి కూడా ఉంది మనకి అగ్నిపర్వతం అనేది ఉంది దాని లావా కూడా ఒకప్పుడు వచ్చిందంట దాని చారలు కూడా ఉన్నాయి మ్యాడమ్ ఇప్పుడికి కూడా శీతాకాలంలో నార్మల్గా ఉంటుంది మ్యాడమ్ మరీ ఎక్కువగా హీట్ ఉండదు బట్ చల్లగా ఉండదు మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే కొంచం వేడిగానే ఉంటుంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ధన్యవాదాలు మ్యాడమ్ మీరు వచ్చినప్పుడు కాల్ చేస్తే మీకు వివరంగా అన్నీ చూపించి మీకు వివరిస్తా మ్యాడమ్ ఇంకా ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్